శ్రీనివాస టెక్స్ హలో శ్రీనివాస టెక్స్టైల్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి

చెప్పండి

బాగుంటాయండి మా షాప్లో క్వాలిటీ బాగుంటుంది బాగుంటాయండి మా షాప్లో జీ జీన్స్ ఉంటాయి లెగ్గింగ్స్ ఉంటాయి శారీస్ ఉంటాయి కిడ్స్ వేర్ ఉంటాయి పట్టు శారీస్ ఉంటాయి సిల్క్స్ ఉంటాయి పట్టు శారీ అయితే థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి మీరు షాప్కి రండి ఒకసారి షాప్కి వచ్చారంటే మనమిద్దరం మాట్లాడుకున్నాం షాప్ దగ్గర క్వాలిటీ అయితే బాగుంటుందండి ఆ రండి క్వాలిటీ అయితే బాగుంటుంది మా షాప్లో ఆ ఒక టూ డేస్ తర్వాత రండి ఖాళీగా ఉంటాం ఈ నెంబరే అండి రండి మా షాప్లో అన్నీ బాగుంటాయండి ఆ సరే అండి షాప్ దగ్గరికి వచ్చారంటే డీడీ వేసుకుందాం సరే ఆ సరే అండి